ఆధునిక ప్రపంచంలో తెలుగుభాష అనేది చాలా సవాళ్లనే ఎదుర్కొంటుందని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు తెలుగనేది ఈ కాలంలో ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు అనేది చులకన అయిపోయింది అబ్బా ఎలా అయిపోయిందంటే మొత్తం ఎవడైనా ఇప్పుడు ఇంగ్లీషు కాన్వెంట్లో వేసి తెలుగు మాట్లాడుతుండు అంటే మొత్తం మరిహీనంగా చూస్తుండ్రు ఎట్లా అంటే ఇప్పుడు తెలుగుమాట్లాడితే ఒక ఏదో నేరం చేసినట్టైపోయింది అక్కడ ఆ ఆంగ్లం కాన్వెంట్ల దగ్గర ఇంగ్షీష్ కాన్వెంట్లల్ల పెద్ద పెద్ద బడిలల్ల పెద్ద పెద్ద కళాశాలల్ల పాఠశాలలో ఏమైపోయిందంటే ఇప్పుడు తెలుగు అనేది చులకన అయిపోయింది ఎవరైతే తెలుగులో మాట్లాడితే వాళ్ళకి మర్యాద ఉండదు మాట్లాడుతున్నకూడా టీచర్లు సార్లు తిడుతూ ఉంటారు తెలుగులో మాట్లాడుతున్నావు ఏంది నువ్వు ఆ మీవాళ్ళు అందుకే పైసలుకట్టి పంపిస్తుండ్రా ఇంగ్లీషులో మాట్లాడాలని చెప్పి ఇప్పుడు అంత ఎందుకండి ఇప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినాసరే ఏ ప్రభుత్వ ఉద్యోగానికి ఇంటర్వ్యూలు ఉన్నాసరే అక్కడ ఏమవుతుందండి ఇంగ్లీషులోనే మాట్లాడమంటారు తెలుగులో మాట్లాడితే చులకనగా చూస్తారు ఇలా తెలుగుకి ఎక్కడ చూసినాసరే అడుగడుగునా నాకు తెలుగుభాష అనేది సవాళ్లనే ఎదుర్కొంటుందని చెప్పాల ఒకసారి ఏమనిపిస్తుందంటే తెలుగుభాష అనేది అంతరించిపోతుందేమో అనిపిస్తుంది కానీ ఏమాటకామాట అండి తెలుగుభాష అనేది ప్రపంచం మొత్తంల ప్రపంచం మొత్తంలో ఉన్న భాషలల్లో అత్యంత సులభకరమైన భాష తెలుగుభాషలో భాష ఎంత సులువైనదంటే ఇప్పుడు ఏ భాష నేర్చుకోవడానికి అయినాసరే మనిషికి కష్టమవుతుంది అండి తెలుగుభాష ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు ఈజీగా తెలుసుకోవాలి అందుకే అన్నారేమో దేశభాషలందు తెలుగులెస్స అనిచెప్పి కానీ అంత గొప్ప ఖ్యాతి ఉన్న తెలుగుభాష ఇప్పుడు అంతరించిపోతుందేమో అని భయమైతుందండి అది కూడా ఈ ఆంగ్లం వల్ల ఆంగ్లం ఆంగ్లం ఆంగ్లం ఎక్కడచూసినాసరే ఇంగ్లీషు ఇంగ్లీషు ఇంగ్లీషు ఇంగ్లీషు ఇంగ్లీషు ఇంగ్లీషు ఇంగ్లీషు ఈ తెలుగు మాట్లాడితేచాలు ఏదోనేరం చేసినట్టు ఏదో మరీగోరంగా నేరంచేసినట్టు మరీచులకనగా చూస్తుండ్రు మరీ హీనంగా తెలుగు మాట్లాడినవాడు అసలు మనిషే కాదున్నట్టు చూస్తున్రు అదేచాలా బాధైతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఎందుకు బాధైతుందంటే ఇప్పుడు ఒకనా చిన్నప్పటి నుంచి నా మాతృభాష ఏందీ తెలుగు నేను తెలుగులో మాట్లాడితే నా తప్పేంది ఆ అలా నిల నిలదీయాలనిపిస్తుంది కానీ అక్కడెల్తనేమో ఉపాధ్యాయులు పెద్దలు పూజ్యులుంటారు వాళ్లని ఏం నిలదీయలెం ఆ వాళ్లంటారు నువ్వు ఇంగ్లీషులో మాట్లాడితేనే కదరా నీ ఆ నీ టాలెంట్ ఏందో మాకు తెలుస్తుంది నీ ప్రతిభ ఏందో మాకు తెలుస్తుంది నీకిన్నిన్ని పైసలుకట్టి చదువుపిస్తుంటే తెలుగులోమాట్లాడడానికావచ్చి ఈ తెలుగులోమాట్లాడడానికా ఛీ ఛీఛీ అంటారు ఇలా చీదరించుకుంటారు ఇజ్జత్ తీసేస్తారండి తెలుగులో మొత్తం చెప్పాలంటే మస్తు బాధనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే అరే ఎందుకు ఇట్ల అయితుంది ఎందుకు ఇట్ల అయితుంది ఎందుకు ఇట్ల అయితుంది అనిపిస్తుంది కానీ ఈ ఆధునికకాలంలో ఏమైపోయిందంటే తెలుగనేది చులకన అయిపోయింది మొత్తం ఎక్కడచూసినాసరే తెలుగులో పుస్తకాలు రాసేవాళ్ళు తక్కువైపోయారు తెలుగులో కవిత్వాలు చదివేవాళ్ళు తక్కువైపోయారు తెలుగులో పాటలుకూడా తక్కువైపోయాయి ఒకరకంగా చెప్పాలంటే పాటలుకూడా తక్కువైపోయినాయి తెలుగులో పేర్లుకూడా తక్కువైపోయినాయండి ఎక్కడ చూసినాసరే ఇంగ్లీషు పేర్లు ఇంగ్లీషు పుస్తకాలు ఇంగ్లీషు పాటలు అన్ని దాంట్లోనే సినిమాలు కూడా ఆఖరికి అన్నిసినిమాలు కూడా ఒక్క ఒక్క సినిమా చూపియండి తెలుగుభాష గురించి తీసింది ఎక్కడ చూసినా సరే ఇంగ్లీషు ఇంగ్లీషు ఇంగ్లీషు అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది తెలుగుభాష అనేది చచ్చిపోతుందేమో అనిపిస్తుంది అంతరించిపోతుందేమో అనిపిస్తుంది కానీ కొన్ని పల్లెటూరలవల్ల తెలుగుభాష అనేది ఇంకా బతుకుతుంది పల్లెటూరులే కాదు పట్నంలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారులెండి తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగుకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు వాళ్ల వాళ్ళనే తెలుగుబతుకుతుంది ఈ ఆధునికకాలంలో అయితే ఎందుకంటే తెలుగు అనేది మరీ చులకన అయిపోయింది చాలా చులకన అయిపోయింది ఎంత చులకన అయిపోయింది అంటే ఇప్పుడు ఎవరైనా తెలుగులో మాట్లాడితే మరీగోరంగా చూస్తుండ్రు చెప్తున్నాకదండి నా స్కూల్ టైమ్లో అంటే నేను నా నేను ఎనిమిదో తరగతి చదువుతున్న టైమ్లో నాకే అవమానం జరిగిందని జరిగింది తెలుగులో మాట్లాడినందుకు ఇలా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఆధునిక ప్రపంచంలో తెలుగు మాట్లాడడం వల్ల అవమానపడి కొంతమంది ఓ ఆత్మహత్యదాకా వెళ్ళినవాళ్ళు కూడుంటారు ఎందుకంటే అవమానం అనేది మనసుకి చాలా గాయపరుస్తుంది చాలా అంటే చాలా గాయపరుస్తుంది అవమానం జరిగితే మనిషి తట్టుకోలేడు అలా తెలుగుభాష అనేది ఈ కాలంలో చాలావరకు ఎలా అయిపోయిందంటే ఒక చిన్న భాషలాగా చులకనైన భాష అయిపోయిందండి ఒక మాటలో చెప్పాలంటే చాలా చులకన చూస్తుండ్రు తెలుగు భాషని చాలా అంటే చాలా చులకన అసలు చాలా బాధైతుంది తెలుగు భాష ఇలా అయిపోతుంటే ఒక నొక టైంలో ప్రపంచానికి విద్యను నేర్పించిన భాష తెలుగు భాష దేశభాషలందు తెలుగు లెస్స అనే మహా మహా కవులు కొనియాడిన భాష తెలుగు భాష కానీ ఇప్పుడేమో ఆ తెలుగు భాష కనుమరుగైపోయింది తక్కువ అయిపోయింది చులకనగా మారిపోయింది ఇది నాకెంతో బాధగా ఉంది దేశభాషలందు తెలుగు లెస్స అంతే